వ్యక్తిగతంగా నేను చదవాలి అనుకుంటాను ఎందుకంటే ఇది నాకు చాలా ముఖ్యం ఎందుకంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండలేము కాబట్టి మనం తప్పకుండా చదువుకోవాలి చదువులేకపోతే ఏమి ఉండదు మన జీవితంలో మనం జీవితం ముందుకు సాగాలంటే మంచిగా చదువుకొని పైకి ఎదగాలి వ్యక్తిగతంగా మనం చాలా నేర్చుకోగలుగుతాం మన దగ్గర ఎవరు లేకపోయినా సరే చదవడం చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి మన మన కాళ్ళపై ఆధారపడి ఉండాలి కావున వ్యక్తిగతంగా మనం చదువుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం